నమస్తే అండి నేను నారాయణ పురం నుంచి మెస్సయ అనే వ్యక్తిని మాట్లాడుతున్నాను ఒక నాలుగు రోజులలో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి నాకు రసగుల్లా స్వీట్ కావాలి నేను ఆ ఫంక్షన్కి ఒక పది కేజీల రసగుల్లా ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ రసగుల్లా ఏమైనా ఆఫర్తో ఉందా కొద్దిగా తెలియజేస్తారా అదేనండి ఏదైనా ఆఫర్ కనుక ఉంటే కొద్దిగా నాకు చెప్పండి అది మీ దగ్గర క్వాలిటీ ఇంకా స్వీట్ యొక్క టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకే నేను ఆర్డరు మీకు ఇవ్వాలనుకుంటున్నాను అవునండి కరెక్ట్గా నాలుగు రోజుల్లో ఫంక్షన్ ఉంది మూడో రోజు నైట్ పట్టుకు వెళ్తాను బుధవారం నైట్ పట్టుకువెళ్తానండి బేస్తవారం ఫంక్షన్ ఉంది బుధవారం నైట్ పట్టుకవెళ్తాను ఏదైనా ఆఫర్ ఉందా కొద్దిగా చెప్పగలరా ఆఫరు ఉన్నట్లయితే కొద్దిగా ఆ పది కేజీలకి ఎంత ఖర్చవుతుందో కొద్దిగా చెప్పితే నేను దానికి రెడీ చేసుకుంటాను బుధవారం నైట్ వచ్చి పట్టుకవెళ్తానండి అలాగేనండి ఉంటా మరి ధన్యవాదాలు